అవును సా అవును మేడం మీరు చెప్పండి మేడం అవునా మేడం సరే మేడం అలాగే మేడం మీకెలా కావాలంటే అలా చెయ్యిస్తాను మేడం మా దగ్గరైతే ఉంటుంది ఇంకా మీరు ఏమనుకోనవసరం లేదు మా దగ్గర అప్పచెప్పేశారంటే మేం చాలా జాగ్రత్తగా చేసిస్తాము మేడం తీసుకొచ్చి కూడా మేమే పెడతాము మేడం జాగ్రత్తగా మీకు ఏ సైజుల్లో కావాలన్నా చెప్పండి మేడం

అవును మేడం మీరొకసా వుడ్డు తీసి మాకిచ్చేశారంటే మీకు ఏ సైజుల్లో కావాలి ఏమేమి కావాలి ద్వారాబంధానికా తలుపులకా కిటికీలకా బెడ్కా మంచానికైనా సరే మేడం మీరు సైజులు అలాగే మేడం అలాగే మేడం చెప్పండి మేడం

అలాగే మేడం అలాగే మేడం అలాగే మేడం సరే మేడం సరే మేడం చెయ్యిస్తాను మేడం చెయ్యిస్తాను మేడం అలా అలాగే అలాగే మేడం మా దగ్గరయితే వర్క్ బాగుంటుంది మేడం మీరు మా దగ్గర తీసుకొచ్చి ఒక్కసారి ఇచ్చేశారంటే మేము మొత్తం చేసి మీ ఇంటికి తీసుకొచ్చే వరకు మొత్తం బాధ్యత సరే ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం సరే మేడం సరే మేడం